చిత్తూరు జిల్లాలో ప్రధాన విద్యాసంస్థలు అవకాశాలను మనం ముందుగా తెలుసుకుందాం చిత్తూరు జిల్లాలోని చాలా వరకు విద్యా సంస్థలు అవకాశాలు కల్పిస్తున్నాయి చిత్తూరు జిల్లాలో చాలా కాలేజీలు రూపుదిద్దబడ్డాయి ముఖ్యంగా చెప్పాలంటే మనం చిత్తూరు జిల్లాలో గవర్నమెంట్ తరపున పీవీకెన్ అనే కాలేజీ చాలా రూపురేఖలు దిద్దుకొన్నది మన చిత్తూరు జిల్లాలో మొట్టమొదటిసారిగా పీవీకెన్ కళాశాలను గవర్నమెంట్ రూపొందించింది ఆ కళాశాలలో విద్యార్థులు చాలా గొప్పగా చదువుకొని ఉన్నత స్థాయిలో ఉన్నారు అలానే మన చిత్తూరు జిల్లా స్కూళ్ళు కాలేజీలు విశ్వ విద్యాలయాలు వృత్తి విద్య శిక్షణ స్కూల్ ఫీజులు ఎంత వరకు ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం స్కూల్ లలో గవర్నమెంట్ ఫీజులు లేకుండా పిల్లలను చదివిస్తుంది అలాగే గవర్నమెంట్ కాలేజీలు కూడా ఉన్నాయి విశ్వ విద్యాలయాలు కూడా ఉన్నాయి వృత్తి విద్య శిక్షణలు కూడా ఉన్నాయి గవర్నమెంట్ తరుపున అలాగే మనము చిత్తూరు జిల్లా పట్టణంలోని కాలేజీ ల్లో ఫీజులు చాలా తక్కువ అని చెప్పవచ్చు అదే విధంగా వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళ ఫీజులు తీసుకుంటున్నారు అని కూడా మనం చెప్పవచ్చు చిత్తూరు జిల్లాలో స్కూల్ లకు కాలేజీ లకు చాలా గొప్ప అనుభవం ఉన్నది మంచి ఉపాధ్యాయులతో కూడిన శిక్షణ బోధన కల్పిస్తూ ఉంటారు చాలా ఎక్స్పీరియన్స్ అంటే అనుభవం కలిగిన ఉపాధ్యాయులు ఉపాధ్యాయునుల చేత శిక్షణ అందిస్తూ పిల్లలకు కావలసిన సౌకర్యాలను కూడా అందిస్తూ వాళ్ళకి తగిన చదువును చెప్పి ఉన్నత స్థాయిలో ఉంచడమే ఆ విద్యాసంస్థల యొక్క ముఖ్య లక్ష్యంగా మనము చెప్పుకోవచ్చు అలానే మన చిత్తూరు జిల్లాలో విద్యాసంస్థలు చాలా గొప్ప పేరు కూడా ఉన్నాయి అనేక విద్యాసంస్థలు మన చిత్తూరు జిల్లాలో ఏర్పడినవి చాలా వరకు మన చిత్తూరు జిల్లాలో సుమారుగా ఒక పదిహేను నుండి ఇరవై విద్యాసంస్థలు ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు ఆ విద్యాసంస్థల వల్ల విద్యార్థులకి చాలా సౌకర్యం కలిగినదిగా మనం చెప్పుకోవచ్చు